నమస్తే మ్యాడమ్ చెప్పండి అవును మ్యాడమ్ ట్రావెల్ ఏజన్సీ మ్యాడమ్ మీరు టూరిస్టా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్

ఓకే మ్యాడమ్ అవును మ్యాడమ్ ఉంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మ్యాడమ్ మేం ఎంతమంది వస్తున్నారండి మీరు ఓకే మ్యాడమ్ మీరు ఎన్ని రోజులు స్టే చేయాలని అనుకుంటున్నారండి త్రీ డేసా మ్యాడమ్ మ్యాడమ్ ఇప్పుడు శేషాచలం కొండలు మీకు రాంబ ఐ మీన్ భద్రాచలం ఆ టెంపులు శేషాచలం కొండలు బోట్ రైడింగ్ అన్ని అన్నీ కూడా మేము దగ్గరుండి మీకు చూపిస్తాం మ్యాడమ్ బోట్ కూడా మాదే మేమే చూపిస్తాం మా హోటల్ కూడా ఉంది హోటల్లోనే మీరు స్టే చెయ్యొచ్చు మొత్తం ఒక పర్సన్కి నైన్ తౌజన్ అవుతుంది మ్యాడమ్ నైన్ తౌజన్ అవుతుంది మీరు ముందుగా ఫోన్ పే చేయాలి మ్యాడమ్ ఎమౌంటు అడ్వాన్స్గా అక్కడ కొండగట్టు అంజన్న టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మ్యాడమ్ ఇది చాలా బాగుంటుంది చాలా లోతెక్కువ కూడా మనకి రైడ్ కూడా చాలా బాగుంటుంది మనకి తర్టీ మినిట్సు రైడ్ జరుగుతుంది మ్యాడమ్ మీకు ఫోటో గ్యాలరీ కూడా తీసుకోవచ్చు ఫోటో షూట్ కూడా ఉంటుంది కెమెరామెన్స్ కూడా అందులోనే ఉంటారు అవును మ్యాడమ్ మ్యాడమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు మ్యాడమ్ ఉదయము ఆరు గంటల నించి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఉంటుంది మ్యాడమ్ మీకు కొండగట్టు అంజన్న టెంపుల్ అయితే ఓన్లీ ఉదయమే ఉంటుంది మ్యాడమ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది అవును మ్యాడమ్

సరే మ్యాడమ్ అయితే కాల్ చెయ్యి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్